హలో గుడ్ ఆఫ్టర్నూన్ సర్ ఓలా హెల్ప్లైనా సర్ నేను మార్నింగ్ బస్టాండ్కి వెళదామని ఓలా ఓలా బైక్ బుక్ చేసుకున్నాను సార్ అది అనుకోకుండా మా నాన్నమ్మ గారికి హెల్త్ బాగోలేక మా తాతగారు చనిపోవడం జరిగింది సార్ ఆ చనిపోయిన క్రమంలో నేను ఓలా బైక్ క్యాన్సల్ చేసుకున్నాను సార్ ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే డ్రైవర్కి నేను కొంచెం అడ్వాన్స్గా డబ్బులు పేమెంట్ చేసాను సర్ వారు ఇప్పుడు ఫోన్ లేపడం లేదు కావున మీరు కొంచెం దీన్ని దృష్టిలో తీసుకొని వారికి కాల్ చేసి డ్రైవర్ గారితో మాట్లాడి నా డబ్బులు నాకు ఇప్పించగలరని మనవి చేస్తున్నాను సర్ కావున ఒక్కసారి మీరు డ్రైవర్ గారి పేరు వచ్చేసి అక్షిత్ సార్ వారి మొబైల్ నెంబర్ వచ్చేసి ఏడు తొమ్మిది తొమ్మిది ఐదు ఏడు ఎనిమిది ఏడు సున్నా తొమ్మిది రెండు సర్ వారితో మీరు మాట్లాడగలరు వారి ఎంప్లాయ్ కోడ్ వచ్చేసి నా మొబైల్లో ఈ విధంగా చూపిస్తుంది సర్ ఓ ఓఓ స్లాష్ ఎల్ డాట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది చూపిస్తుంది సర్ ఈ విధంగా వారి ఎంప్లాయ్ ఐడి చూపిస్తుంది సర్ నా మొబైల్పై వారి బండి వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ త్రీ ఫిఫ్టీ సిసి సర్ నంబర్ వచ్చేసి టిఎస్ ట్వంటీ టు జి సిక్స్ ఫైవ్ త్రీ టు సర్ కొంచెం మీరు ఆ డ్రైవర్ గారితో మాట్లాడి నాయొక్క డబ్బులు నాకు రిటర్న్ వచ్చేలా చూడాలని మనవి చేస్తున్నాను ప్లీజ్ దయచేసి దాని పైన కొంచెం శ్రద్ధ శ్రద్ధ వహించగలరని కోరుచున్నాను సార్ మీరు ఎట్టి పరిస్థితిలో ఇది నాకు చేస్తారని నేను నేను అనుకుంటున్నాను సార్ చేయాలి కూడా నాకు మాయొక్క తాతగారు మరణించారు కాబట్టే నేను ఇవాల్టి రోజున నేను దాన్ని ఏ విధంగా క్యాన్సిల్ ఆ ఆవిధంగా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది సార్ దయచేసి మీరు అది చేయగలరని మనవి చేస్తున్నాను సర్ కోరుకుంటున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి మీ రెగ్యులర్ కస్టమర్ బండి మనోజ్ గారు సార్ వారి యొక్క ఫ్రెండ్ నితిన్ గారు కూడా మిమ్మల్ని ఇదే కోరుతున్నారు సార్